సార్ చెప్పండి సార్ సార్ ఇక్కడ కబడీ గురించి డిస్కస్ చేద్దాం అని మీరు చెప్పారు ఇప్పుడు మనం మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కబడీ అనేది ఒక నేషనల్ ప్లేయర్లు చాలా మంది ఆడుతారు ఆ యొక్క క్రీడా రంగంలో ఎంతమంది ఉంటారు ఏమేమి చేస్తారు ఎలా ఆడుతారు

ఓకే సార్ ఓకే సార్ మీరు ఎన్ని గంటలకు రమ్మంటారు అనేది మీరు చెప్తే ఎంత మంది ఎక్కువ ప్లేయర్లు కావాలి మీకు ఓకే సార్ మీ దగ్గర ఎవరైనా కోచ్ గారు మీరు ఫుడ్ భోజనం సప్లై మీరు చేస్తారా ఓకే సార్ ఇంకా మేము ఎన్ని గంటలకు రావాలి టికెట్ బుక్ చేయాలి లొకేషన్ మీరు చెప్పండి సార్ ఏ ప్రాంతంలో వచ్చి

ఓకే సార్ ఇంకేంలేదు సార్ థ్యాంక్ యూ సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు